రన్నింగ్ రన్నింగ్ గురించి చెప్పాలంటే నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు కూడా మన మజిల్స్ అనేవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి దానిబట్టి చూసుకుంటే మనకి ఎంత ఏజ్ ఉన్నా కానీ నడవగల శక్తి మనకి ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే మనం రన్నింగ్ చెయ్యడం వల్ల స్టమక్ ఎక్కువగా అంటే మనం పెయిన్స్ ఎక్కువ ఉంటాయి సో వాటి వల్ల చూసుకుంటే రన్నింగ్ చెయ్యడం వల్ల డైజెస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది దీన్ని బట్టి చూసుకుంటే మనం తిన్నప్పుడు నడవడము ఎంతో ఇంపార్టెంటో అలాగే మనము లగెత్తడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్తే మనకి కలగాలి మంచి లక్షణాలు అనేవి కలుగుతాయి సో దీనిబట్టి చూసుకుంటే రన్నింగ్ చెయ్యడంలో ఎటువంటి తప్పు ఉండవి నేను ఇక్కడ మాకు మాకు దగ్గరలో ఉన్న క్లబ్లో నేనొక మెంబర్ని నేను రన్నింగ్ రన్నింగ్ రేసులో నాకు థర్డ్ ప్లేస్ ప్రైజ్ వచ్చింది అంటే దీన్ని బట్టి చూసుకుంటే నేను రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చెయ్యడం వల్లే వలన నాకు కనీసం థర్డ్ ప్రైజ్ అన్నా కలిగింది ఎందుకంటే రన్నింగ్ చెయ్యడం వలన మనం దానికి సంబంధించిన వివరాలు చెప్తుంటే మనకి ఇక్కడ కలిగిన వాటి గురించి చూస్తుంటే

రన్నింగ్ అనేది ఒక అసలు మనం ఫస్ట్ నేషనల్ నుంచి ఫస్ట్ మనం టౌన్ టౌన్ నుంచి నేషనల్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి దేశం వరకు కూడా మనము ఎంతో ప్రయత్నించితే మనకి మనకి మంచి అవకాశాలు దక్కే అనుభవాలు ఎన్నో ఉన్నాయి దీన్ని బట్టి చూసుకుంటే రన్నింగ్ చెయ్యడం వల్ల మనకి తెలియని తెలియని అనుభూతులు కూడా మనకి తెలుసుకోవడానికి సహకారం ఉంది సో దీని బట్టి చూసుకుంటే రన్నింగ్ చెయ్యడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం కలుగుతుంది అలాగే మన మన బోన్స్ స్టిఫ్గా ఉంటే మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి మనకిష్ట మనం తిన్న వాటిని స్పీడ్గా అరుగుదల ఉంటుంది అలాగే ఇంకా చూసుకుంటే మన

ఫుట్పాథ్ కూడా ఎంతో నీట్గా ఉంటుంది ఎందువలన అంటే మన ఫుట్పాథ్ మనము రన్నింగ్ చేసినప్పుడల్లా మనకి సా ఆ స్కిన్ ఫుట్పాథ్ అనేవి స్లిమ్గా ఉంటుంది మనము ఎప్పటికీ రన్నింగ్ చెయ్యకపోతే మన అనేవి విరిగినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది దీనిబట్టి చూసుకుంటే మనకి రన్నింగ్ చెయ్యడం వల్ల మనకి కాళ్ళ నొప్పులునేవి కూడా ఇన్ని తక్కువగా కలుగుతుంది రన్నింగ్ చెయ్యడం వల్ల మనము బయటికి పనులకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఎక్కువసపు నుంచోవలసిన సమయంలో నన్న రన్నింగ్ చేసి ఉంటాము కాబట్టి మనకి ఎక్కువగా నొప్పి అనేది కలుగకుండా ఉంటుంది సో దీనిబట్టి చూసుకుంటే రన్నింగ్ చెయ్యడంలో ఏమి ఆలోచన పెట్టుకోకుండా మనమందరము రన్నింగ్ చెయ్యడాని కొరకు సిద్ధపడి ఉండడం మనకెంతో ఇంపార్టెంట్